హలో హలో మేము గోల్డ్ షాప్ నుంచి మాట్లాడుతున్నాం అండి నిన్న కాల్ చేశారు కదా మీకు ముత్యాలు గోల్డ్ ఏదో కావాలని చెప్పి ఏం ఇంకా ఏమి కావాలండి మీకు గోల్డ్ మోడల్స్ మీకు ఏమి కావాలో చెప్తే మేము అవి రాసుకొని తయారు చేయిస్తాము మీకు గోల్డ్కి అయితే ఇవి విక్టోరియా ఉంది ఇంకా మంచి మంచి గోల్డ్ అయితే మంచి గోల్డ్ ఉందండి మా షాప్లో ప్యూరిటీ అది ట్వంటీ టూ కారెట్స్ ట్వంటీ టూ కారెట్స్ గోల్డ్ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది

అంటే మీకు హెవీగా కావాలా చౌకర్ కావాలా ఎలా హారం కావాలా ఎన్ని గ్రామ్స్లో కావాలి ఇప్పుడు గ్రామ వచ్చి సెవెన్ ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి హెవీగా కావాలి హెవీగా కావాలంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ పట్టవచ్చు మనం లైట్వైట్లో తీసుకోవాలి అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో అయిపోతుంది ఓకే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుండి అండి మరి అది చేయించమంటారా నక్షి డైమండ్స్ కూడా నక్షి డైమండ్స్ కూడా ఉన్నాయండి మా షాప్లో ఓకే అండి థ్యాంక్ యూ అండి